సార్ నేను హోమ్ థియేటర్ కొన్నానండి అవునండి ఇది దీని వల్ల చెవులు పగిలిపోతున్నాయి అండి రూంలో సామానులు కూడా పడిపోతున్నాయి అండి హార్ట్ ఎటాక్ వచ్చేద్ది ఏమో అని భయం వేస్తుంది అండి అంత ఇబ్బందిగా ఉంది సౌండ్ అవును సౌండ్ ఎక్కువ ఉంది కదా అండి బేస్ వస్తుంది అండి ఎలాగ ఉందంటండి సాంగ్ క్లారిటీ రావట్లేదు అండి వాయిస్ రావట్లేదు బేస్ తప్ప ఇంకేం రావట్లేదు అండి అవునండి అవునా అంటే ఒకసారి రిపెరుకు వచ్చింది అండి అప్పుడే వారెంటీ కూడా లేదు వారంటీ కూడా లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉందండి రిపేర్కి ప్రతిసారి డబ్బులు ఎక్కువ అయిపోతున్నాయి అసలు బాలేదు సార్ హోమ్ థియేటర్ అయితే మాత్రం బాలేదు సార్ ఇబ్బందిగా ఉందండి అవును సారు వద్దు సారు ఇలాంటిది మనం నేను తీసుకుని ఇబ్బంది పడ్డాను మీరు తీసుకుంటాను అంటే మీ ఇష్టం అండి నా అభిప్రాయం అయితే వద్దు సారు సరే సార్ ఉంటాను సార్